ఆంధ్రప్రదేశ్ని సందర్శించేటప్పుడు యత్నించగల స్థానిక వినోద ఎంపికలు అంటే చాలా ఉన్నాయండి సో ఆంధ్రప్రదేశ్లో స్థానిక పండగలంటే ఉగాది సో సాంప్రదాయ కళ అంటే వీధి నాటకాలు సో వీధి ప్రదర్శనలు అలాగే చాలా చాలా చాలా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనమిప్పుడు కంబాల కొండ వన్యప్రాణుల అభయ అరణ్యం కోలాటం కోలాటం నాగార్జున స్థానకర్త తిరుమల తిరుపతి దేవస్థానం అరకు అరకు అలాగే మన మదనపల్లిలో ఉన్న హార్స్లీ హిల్స్ అలాగే ఈ టిటిడికి సంబంధించిన జలపాతాలు తలకోన ఇలా చాలా చాలా చాలా ఉన్నాయండి అలాగే కృష్ణా నది కృష్ణా నది ఇలా చాలా ఉన్నాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టిటిడి తీసుకున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నాము ఇది చాలా పెద్ద పర్యాటక సంస్థ అండి ఇది సో ఈ సో ఈ గుడికి ప్రపంచంలో రెండో అతి ధనవంతమైన గుడి అండి అది సో ఇందుకు ప్రపంచ దేశ నలుమూలలు నుండి ప్రతీ రోజూ వస్తుంటారు అండి ప్రతీరోజూ వస్తుంటారు అండి సో ఎలా ఉంటాదంటే కొండ మీద కొండ ఈ గుడి కొండ మీదుంటదండి దగ్గర దగ్గర ఈ ఈ గుడి మీదకి పోవాలంటే మూడు వేల ఐదొందల మెట్లు ఎక్కాలండి దగ్గరదగ్గర మనకు నాలుగు గంటలు పడుతుంది మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది ఎక్కటానికి అక్కడికి వెళ్ళామంటే మనకు చల్లగా ఉంటుందండి మనకి ఏ క్లైమేట్ ఉన్నా కాని సమ్మర్ ఉన్నా కాని వింటర్ ఉన్నా కాని ఏ క్లైమేట్ అన్న కాని ఇక్కడ చల్లగా ఉంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది సో బస్సు ద్వారా వెళ్ళవచ్చు నడక ద్వారా వెళ్ళవచ్చు మనకు ప్రైవేట్ వెహికల్స్తో వెళ్ళోచ్చన్నమాట అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడు దర్శించుకుని చాలామంది ప్రశాంతంగా ఉంటదనమాట సో చుట్టుపక్కల రాష్ట్రాలు కాని చుట్టుప్రక్కల దేశాల నుంచి వివిధ దేశాలనుంచి ఈ మన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి చాలా వస్తున్నారండి చాలా వస్తుంటారు అలాగే అరకు అరకు అనేది మనకు ఏపీ ఊటీ అంటారు అండి దాన్ని ఇంకో నేమ్ ఏంటటారంటే మన ఆంధ్ర ఊటీ అంటారు ఎందుకంటే ఆ ప్లేస్ ఎట్లుంటదంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటాయనమాట అంటే ఆకర్షిస్తూ ఉంటాయి ఆ క్లైమేట్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి చలిచలిగా ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఒక ఒక రెండు రోజులు అట్లా ప్రశాంతంగా ఉంటది అనమాట సో అలాగే ఇంకోటి మనకు హార్స్ హిల్స్ అని చెప్పేసి మనకు మదనపల్లి దగ్గర ఉంటుంది సో అక్కడ కూడ ఆహ్లాదమైన పరిస్థుతులు చాలా ఎతైనా కొండలు వీక్షించడానికి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి అనమాట సో మనం జలపాతాలకు వచ్చినామంటే తలకోన అండి చాలా ఎత్తున్న నీళ్ళు వస్తుంటాయి అండి చూడటానికి రెండు కళ్ళు సరిపోనట్టు ఉంటాయి చాలా ఎత్తున వస్తాయండి అది తిరుపతి నుంచి దగ్గర దగ్గర మనకు ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు మధ్య ఉంటుంది మధ్య ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళామంటే అక్కడ కూడ ఒక అదొక టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇలా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయనమాట మన ఆంధ్రప్రదేశ్ చూడటానికి సందర్శించేటప్పుడు అలాగే మనకు వినోద ఎంపికలు అంటే వీధి నాటకాలండి వీధి నాటకాలు అంటే రామాయణం మహాభారతాన్ని ఒక చిన్న ఒక పోర్షన్ తీసుకునేసి నైట్లో రాత్రి సమయాల్లో ఆ గ్రామము అంతా కూర్చొని ఒక ప్లేస్లో అరేంజ్ చేసుకుని నాటకాలు చేస్తుంటారండి అంటే ఆ వేషాలు తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు మనుషులు వేషాలు ఏసుకుని వేషాలు చేస్తుంటారండి